హలో ఊబర్ అండి ఊబర్ టాక్సీ ఆ ఓకే ఓకే ఆ ఏమి కాదండి ఇప్పుడు నేను మెహదీపట్నం నుంచి సూర్యాపేట రావాలండి ఆ మెహిదీపట్నం నుంచి సూర్యాపేట వెళ్ళాలి ఎప్పుడు అంటారా మార్నింగ్ సిక్స్కి బయలుదేరుతా సూర్యాపేటలో పనిచేసుకొని మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తాను రిటర్న్ చార్జెస్ కూడా మీరు చెప్పేయండి కలిపి చెప్పేయండి అక్కడ ఒక గంట పని ఉంటాదండి సూర్యాపేటలో ఆ గంట పని చూసుకొని మళ్ళీ బై బ్యాకు నన్ను మళ్లీ మెహదీపట్నంలో డ్రాప్ చేసేయండి ఏమి ఇవ్వమంటారు ఏంటో ఒకసారి చెప్పండి ఐదు వేల రూపాయలు ఇవ్వమంటారా గంటే కదా గంటే అక్కడ స్టే వెంటనే మళ్ళీ బయలుదేరి వచ్చేస్తాం ఎంతమంది కాదు ఇద్దరే నేను నా మిస్సెస్ నేను నా మిస్సెస్ సిక్స్కల్లా ఎగ్జాక్ట్గా రావాలి వెహికల్ ఒకేనండి సిక్స్ కల్లా షార్ప్కి వస్తే ఒక పది నిమిషాలు ముందు మేము సిక్స్ కల్లా బయలుదేరితే మనం అక్కడ కొంచెం అకేషన్ ఉంది ఆ అకేషన్లో కనబడి వచ్చేయడమే

ఇంకేమంటే తగ్గింపు ఏమి ఉండదండి అంత ఆన్లైన్ రేట్లైనా ఒకే ఒకే కిలోమీటర్కి లెక్కనే మీకు ఆన్లైన్ రేట్లు కొంచెం ఒకసారి మీరు పంపించేది కొంచెం మంచి వెహికల్ పంపించండి కొంచెం లోపల అది స్మెల్ అది లేకుండా మంచి వెహికల్ పంపించండి ఏమండీ బై హ్యాండ్ ఇవ్వచ్చా డ్రైవర్కి లేదంటే ఆన్లైన్ పేమెంట్ చెయ్యల్ల ఆన్లైన్ పేమెంట్ ఉంది ఫోన్ పే ఉంది గూగుల్ పే ఏదైనా చేయవచ్చు కదా అండి సరే అయితే మంచి అతన్ని పంపించండి మంచి కొంచెం వెహికిల్ బాగున్న వెహికల్ ఏమి మందు అలవాటు లేని అతన్ని పంపించండి ఏమండీ ఒకే బాయ్ అండి